ప్రత్యుషా గారేనా అండి మేము లిమిటెడ్ లిమిటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నామండీ అంటే మ్యామ్ అది ఏంటి అంటే మా ఇన్సూరెన్స్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ అండీ మేమేంటి అంటే మీరు పర్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ కట్టుకుంటే మీకు వన్ ల్యాక్ టూ ల్యాక్ ఇస్తారండి ఏదైన జరిగినా కానీ మధ్యలో ఏదైనా జరిగినా ఏమైనా పర్ ఇయర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే నండి మీకు ఇష్టమా అండి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అండి ప్రత్యూష గారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అండి అంటే ఇలా పెట్టడంలో ఇన్సూరెన్స్ ఇలాంటి వాటిల్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటున్నామండి దానివల్ల యూస్ అంటే ఏంటంటే అండి అది ఇన్సూరెన్స్ అనేది థౌజండ్ టూ థౌజండ్ కానీ మీ మీకు నచ్చినంత పే చెయ్యొచ్చు స్టార్టింగ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టు టెన్ థౌజండ్ లోపల మీ ఇష్టమండి పర్ మంత్ కానీ పర్ ఇయర్ కానీ మీరు పే చేసుకోవచ్చు దానివల్ల ఏంటి అంటే మీకు టెన్ ఇయర్స్ తర్వాత దానికి అంటే ఇంట్రెస్ట్తో పాటు మీకు తిరిగి ఇచ్చేస్తాము ఒకవేళ మీకు ఇంటరెస్ట్ లేదు నార్మల్గా ఉంది అంటే అంటే మాత్రం ఇంట్రెస్ట్ కాకుండా అయితే మధ్యలో ఏమైనా జరిగిందనుకోండి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ టైప్ అన్నమాట ఇది ఆ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అండీ అంటే మీకు ఎమైనా ఇంటరెస్ట్ ఉంటే ఆ ఇంటరెస్ట్ ఉంటే అప్లై చేసి పెడదామనండి ఏదైనా ఇప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్స అయినా మీరేమి పే చేసుకోవాల్సిన అవసరం లేదండి మేమే మొత్తమంతా మే మా ఇన్సూరెన్స్ వాళ్ళమే పెడతాము మీకు ఆరోగ్యశ్రీ ఉందా అండీ దాని ద్వారా మీకు ఆధార్ కార్డు పాన్ కార్డుని వీటిని కనెక్ట్ చేసి దానితో పాటు ఈ బ్యాంకు యూపీఐ ఐడి గట్రా ఇస్తే సరిపోతుందండి దానితో మీకు మనీ వేసి మనీ ఇవ్వచ్చు ఆ మీకు ఓకే అంటే అప్లికేషన్ అప్లై చేస్తామండీ లేకపోతే లేదు అంటే మీ వాళ్ళకింకా ఎవరికైనా చెప్తారా అంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండీ ఎప్పటి లోపలా అంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుందండి మీరు అన్నీ సబ్మిట్ చేసేసాక ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలండీ పాన్ కార్డు మీకు పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు మదర్ ఆధార్ కార్డు అండ్ నెక్స్ట్ రేషన్ కార్డు ఇంకా దానితో పాటు బ్యాంకు నెంబర్ ఫోన్పే ఉంటే ఫోన్పే నెంబర్ మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ ఐఎఫ్సి నెంబర్ కోడ్ ఇవన్నీ సబ్మిట్ చేయాలండీ మీకు బ్యాంకుకి ఏ ఏటీఎం కార్డు ఉందా అండి ఆ ఓకే అండి అంటే ఇది ఏంటి అంటే ఇన్సురెన్సుకి అనేది మీకు డైరెక్ట్గా పడిపోతుంది ఒకవేళ మీకు ఎమైనా యాక్సిడెంట్లు గట్రా జరిగితే ఒకవేళ టెన్ ఇయర్స్ దాకా మీకు ఏమి అలాంటిది జరగలేదు కానీ మాకు ఇప్పుడు మనీ ఇవ్వాలంటే ఏం చెయ్యొచ్చు అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి తీసేస్కోవచ్చండి ఇలాగా మాకు టెన్ ఇయర్స్ అయిపోయింది మా మనీ మాకు ఇచ్చేయండి అని అంటే ఇంట్రెస్ట్తో సహా వస్తుంది మీకు గ్యారెంటీయా అండి గ్యారెంటీ అంటే మా సీనియర్స్ ఉంటారు కదండీ సీనియర్ మేనేజర్స్ వాళ్ళు కూడా మీకు అప్రూవల్ ఇస్తారండి ఆ అప్రూవల్ ద్వారా వాళ్ళని అడిగే ఛాన్సెస్ ఉంటాయి మాది గ్యారెంటీ అండ్ మంచి కంపెనీయే కాబట్టి నో ప్రాబ్లెమ్ అండి

ఇంకా ఆ ఇంకా అంటే అండి దానితో పాటు మీకు మధ్యలో వద్దు అనుకున్నారనుకోండి ఇన్సూరెన్స్ మీరు ఎంత కట్టారో అంత మనీయే వస్తుంది తప్పితే దానికి ఇంట్రెస్ట్ రాదండి తర్వాత ఈ టెన్ ఇయర్స్ అయిపోయాక కూడా మీరు ఇంకా దానిని ఆ ఇంకా తిప్పాలి అంటే మని తిప్పుతారు అంటారు చూసారా అలాగే ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీరు దాన్ని చెయ్యొచ్చు అంటే తిప్పి తిప్పారు అంటారు కదా అంటే మళ్ళీ ఇంట్రెస్ట్ దానికి టెన్ ల్యాక్స్ ఇంకా ఇంట్రె ఇంట్రెస్ట్ వస్తుందండి టెన్ ఇయర్స్ కదండీ టెన్ ఇయర్స్లో మళ్ళీ ఫైవ్ ఇయర్స్ మీ ఇష్టం అప్పుడు అది మరి ఇది మాత్రం ఫస్ట్ టైం మాత్రం పక్క టెన్ ఇయర్స్ చేయాలండీ ఇన్సూరెన్స్ అయితే సెకండ్ టైం చేసేటప్పుడు మీరు దాన్నిసెకండ్ టైం మళ్ళీ చేస్తున్నారు రిపీట్ చేస్తున్నారు కాబట్టి అది మీ ఇష్టం అది టూ ఇయర్స్ అయినా పెట్టుకోవచ్చు వన్ ఇయర్ మ్యాక్సిమం అంటే మినిమమ్ వన్ ఇయర్ అప్పుడు సెకండ్ టైం చేసేటప్పుడు మ్యాక్సిమం టెన్ ఇయర్స్ అండి

ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి అంటే మీ దగ్గర మే మేము అడిగిన కార్డ్స్ అన్నీ ఉన్నాయా అండీ పాన్ కార్డు చేయించుకోండి అది నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికెట్ గట్రా కావాలండి మీ ఇన్సురెన్సుకి తర్వాత మేము ఓన్లీ హెల్త్ ఇన్సురెన్సే కాదు బైక్ ఇన్సూరెన్స్ అలాంటి ఇన్సురన్సస్ కూడా ఇస్తాము

ఇంకా చాలా ఇన్సురెన్సులు ఉంటాయండి మీకు ఏ ఇన్సురెన్స్ పర్టికులర్గా కావాలి అని అనుకుంటున్నారు బైక్ ఇన్సురెన్సా అండి ఆ ఇన్సురెన్సు కూడా టెన్ ఇయర్సేనండి అంటే అది బైక్ బట్టి ఉంటుంది అంటే ఒక్కొక్కళ్ళు లేదు ఒక్కొక్క బైక్ ఉంటుంది కదండీ కేటీఎం రైడర్ ఏవేవో ఇట్లుంటాయండి బైక్ అయితే నాది కాదు వేరే వాళ్ళది నాది ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నమాట మీరు హెల్త్ ఇన్సూరెన్స్ బైక్ కూడా పెట్టుకోవాలనుకుంటే కాల్ చేయండి తన నెంబర్ ఇస్తాను మీకు ఇప్పుడు మీరు ఏ ఇన్సూరెన్స్ పెట్టాలనుకుంటున్నారండి బైక్ ఇన్సూరెన్సా అండి ఆ సరే ఇవాళ్ళ తన నెంబర్ ఇస్తానండి సరెండి